మీరు గర్వించదగిన విజయం ఏమిటంటే నేను గర్వించదగిన విజయాల్లో కొన్ని ఉన్నాయండీ దాంట్లో ఏంటంటే ఒకటేంటంటే నేను బరువు తగ్గడానికి గర్వించదగిన విషయంగానైతే నేను చెప్పగలనండి ఎందుకంటే నాకు పెళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే నాకే కొంచెం నేను లావు అవ్వడం అయితే జరిగింది ఆ లావు అవ్వడానికి నేను ఎంతో కష్టపడ్డానండి ఎందుకంటే లావు అయి లావు అయినోళ్ళు సన్నపడ్డ చాలా కష్టం అండి ఎందుకంటే వాళ్ళు అన్ని తిండం మానేయాలి కొన్ని ఆహార నియమాలనేవి పాటించాలి వాళ్ళకి కడుపు నిండా తిండానికి సరిపోదు వాళ్ళు వ్యాయామం చేస్తూ ఉండాలి ఆ కదులుతు ఉండాలి ఒకచోటే ఉండకూడదు అండి వాళ్ళు ఇవన్నీ ఏంటంటే కొంచెం కష్టం అయినా సరే ఆ ఏదోలాగా ఇంకా మరి సన్నబడాలని నిశ్చయించుకున్నాను అలా సన్నబడ్డానికి ఏంటంటే ఇవన్నీ కూడా నేను పాటించడం జరిగిందండి ఇవన్నీ కూడా పాటించి ఎన్నో ఎన్నో సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు నేను ఇవన్నీ పాటించానండి అప్పుడు నా బరువచ్చేసి ఎనభై తొమ్మిది కేజీలండి ఇప్పుడు ఇప్పుడైతే నేను అరవై రెండు కేజీల వరకు నేను బరువు అయితే తగ్గ గలిగానండి ఇది నేను గర్వించదగ్గ విషయంగా అయితే నేను ఆ చెప్పుకోగలండి ఎందుకంటే మనకి చాలామంది బరువు తగ్గాలనుకుంటారండి కానీ ప్రతి ఒక్కరి వల్ల అంటే కొంతమంది సగంలో ఆపేస్తారు ఎందుకంటే ఆహార నియమాలు పాటించలేక అరే బాబు ఎన్ని రోజులు రా బాబు ఎన్ని రోజులు చేసినా సరే ఇంకా బరువు తగ్గట్లేదని చెప్పి కొంతమంది చాలామందైతే దీన్ని మధ్యలో అయితే విరమిచండం జరుగుతుందండి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకా ఒకసారి మొదలుపెట్టింది కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలి అని చెప్పి ఏంటంటే ఇంకా కంకణం కట్టుకున్నానండి కంకణం కట్టుకుని దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరంలో అయితే ఈ డైట్ ని నేను ఫాలో అవ్వడం జరిగింది ఆ డైట్ ఫాలో అయ్యిన చెప్పిన మెల్లి మెల్లి మెల్లిగా ఏంటంటే ఎనభై తొమ్మది కేజీల నుంచి అరవై రెండు కేజీల కైతే నేను రావడం జరిగిందండి సో ఇది నా జీవితంలో ఒక ఒక మంచి గర్వించదగిన విజయంగా అయితే నేనైతే దీన్ని పేరుకొన పేర్కొనగలనని చెప్పొచ్చండి